మా ప్రాంతంలో క్రీడలు ఆడేటప్పుడు గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రధమ చికిత్స ఏదైనా దెబ్బ తగిలిన లేకపోతే గాయపడిన ఆ వచ్చే గాయపడినప్పుడు వచ్చే రక్తాన్ని ఆపి ఫస్ట్ మొదటగా ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి టిటి ఇంజక్షన్ అయితే ఒకటి చేస్తారు అంతేకాకుండా ఆ క్రీడా మైదానంలో అయితే ఫస్ట్ ఎయిడ్ కోసం అయితే ఒక రూమ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము అలా చేసుకోవటం వల్ల ఏదన్న చిన్న చిన్న గాయాలకి అయితే అక్కడే ట్రీట్మెంట్ చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ పెయిన్ రిలీఫ్ని అయితే పొందేలా చేస్తాము లేదంటే ఏదైనా పెద్ద గాయం జరిగితే లేదా ఏదైనా ప్రమాదం జరిగితే మొదట అక్కడ ఆ బాధ నుంచి ఉప ఉపశక్తి పొందడానికి ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ అయితే చేసి తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆసుపత్రి అంటే ప్రైవేట్ హాస్పటల్ లేదా గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ దగ్గరకు అయితే తీసుకువెళ్తాము ఎందుకంటే అక్కడికి తీసుకువెళ్ళే వరకు ఆ క్రీడాకారుడికి లేదా క్రీడాకారునికి ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి ఆ క్రీడా మైదానంలోనే కొంత ట్రీట్మెంట్ని అయితే చేస్తాము